సార్ ఏసీ టూ డేస్ నుంచి మా ఏసీ వర్క్ చేస్తలేదు సార్ అవును సార్ అంటే టూ డేస్ అవుతుంది సార్ ఇంతకముందు కనీసం ఆన్ అయ్యేది ఇప్పుడు ఆన్ కూడా అవ్వట్లేదు ఒకవేళ గాలి వచ్చిన అంత వస్తలేదు కాదు సార్ అంతా చెక్ చేసాం అంతా రిమోట్ అంతా మళ్ళీ ఎలెక్ట్రిసిటీ అంతా చెక్ చేసాం కానీ అది వర్క్ చేస్తలేదు సార్ ఇక అవును సార్ రెండు రోజులు నుంచి అవుతుంది లేదు సార్ ఫస్ట్ రెండు రోజులు ఎలా అంటే మాములుగా అయిన కొద్దిసేపు వచ్చి మధ్యలో ఆఫ్ అయిపోయేది ఇప్పుడు మొత్తానికి ఆఫ్ అయిపోయింది ఆన్ చేయడానికి వస్తలేదు అవును సార్ సరిగా సార్ వచ్చాయా సార్ కొత్తవి ఏసీలు

లేదు సార్ అంటే తెలుసి ఉంటాయి కదా కొత్త ఏసీలు వస్తే మీకు ఇలా అని ఏమి లేదు సార్ లో బడ్జెట్లో ఏమైన ఉంటే తీసుకుందామని మాములుగా పాతగా అయిపోయింది అందుకని

సరే సార్ రేపు మీకు రేపు మీకు రావడానికి వీలవుతుందా సార్ రేపు రావ రేపు రావడానికి వీలు అవుతుందా చెక్ చేయడానికి థ్యాంక్ యూ సార్